మా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే పక్షులు ఏవి అంటే కాకులు చిలకలు పావురాలు గ్రద్దలు గుడ్లగూబలు పిచ్చుకలు వడ్రంగి పిట్టలు ఇవి మా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే పక్షులు వీటిలో నాకు ఇష్టమైన పక్షులు ఏమిటి అంటే చిలకలు పావురాలు కోకిలలు కోకిల తన గొంతుతో మంచిగా పాటలు పాడి మనుషులను మైమరపించగలదు అందుకని కోకిలలు అంటే నాకు చాలా ఇష్టం రెండవదిగా చిలకలు చిలకలు మంచిగా తన రంగుతో మనల్ని ఆకర్షిస్తాయి అందుకని చిలకలంటే నాకు చాలా ఇష్టం పావురాలు పావురాలని చూసినప్పుడు మన మనుషులకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని నాకు పావురాలు అంటే చాలా ఇష్టం